నేను గత సంవత్సర కాలంలోనూ వ్యాపారంలో మర్చిపోలేని నష్టాన్ని చూశాను కిందిటి సంవత్సరము ఎండలు ఎక్కువగా ఉండటం వలన నేను చేస్తున్న వ్యాపారంలో చాలా ఎక్కువగా నష్టాలు వచ్చాయి అంతేకాకుండా ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డాను అయితే నేను ఈ ఆర్థిక ఇబ్బంది నుంచి తప్పించుకోవటానికి నాకు సంవత్సరకాలం పట్టింది ఇది నా జీవితంలోని మర్చిపోలేని ఒక పెద్ద సంఘటన అని చెప్పుకుంటాను అంతే అదే విధంగా అదే సంవత్సరంలో నా పెళ్ళి జరగడం వలన ఆర్థికంగా కూడా ఇంకా ఇబ్బంది పడ్డాను దీని వలన నాకు ఈ సంవత్సరం అనేది ఎప్పుడు కూడా జీవితంలో మర్చిపోలేని ఒక గొప్ప జ్ఞాపకంగా చేదు అనుభవంలా నాకు గుర్తుండిపోతుంది